హల్లో పెయింటరే అన్నా చెప్పండి చెప్పండి అన్నా ఓకే అన్నా పెద్ద బిల్డింగ్ కట్టారు బాగా

అవునవును చెప్పండి సార్ టూ ఫ్లోర్స్ పెయింటింగూ ఎక్కడ సార్ అడ్రస్సు ఎక్కడ బిల్డింగ్ ఎక్కడ మీది భూపాలపల్లి బస్ స్టాండ్ ఏరియానా మీది ఎన్ని ఫ్లోర్స్ టూ ఫ్లోర్సా

సరే సార్ మీకు ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ ఏమైనా వేసుకుంటరా లేకపోతే నార్మల్ జస్ట్ కలర్స్ ఇవి ఇండిగో పీయు ఎనామెల్ ఇలాంటివి ఏమైనా అవి కూడా కలర్సే కదా సార్ లాంగ్ అంటే ఎక్కువ నిలవాలి మీకు వాటర్ ప్రూఫ్ అదదే

హా సార్ అయితే మీకు ఆ డబ్బాలకే వచ్చి ఒక ట్వెంటీ ఫైవ్ థర్టీ కే దాకా అవుతుంది కలర్స్కే మీరు టూ ఫ్లోర్స్ అంటున్నారు కాబట్టి లక్ష రూపాయలు అవుతాయి దగ్గరదగ్గర కలర్లకే మా పనికి ఒక ఫస్ట్ మేము జనరల్గా నార్మల్ కింద రూమ్లు ఆలా అయితేనేమో మేము ముప్పై నలభై వేలు తీసుకుంటాము మీరు టూ ఫ్లోర్స్ అంటున్నారు కాబట్టి మేము లక్ష యాభై వేలకు పట్టుకుంటాం కాంట్రాక్ట్ మీరు ఏమంటరు చెప్పండి మీరు ఇచ్చే రేటు మీ మరి చేప్పండన్నా మరి మీరు ఇచ్చే రేట్ ఏంటి మీరు ఏం అనుకుంటున్నారు కనుక్కోండి నార్మల్ పెయింటర్స్ ఎవరైనా వేస్తారు కానీ మేము ఇలా ప్రొఫెషనల్స మీరు కనుక్కోండి అదే అదే అన్నా మీరు ఒకసారి బయట కనుక్కోండి ఇలా నడుస్తుంది మరి మీరు ఎంతకని మీరు ఎవరినైనా అడగండి వాళ్ళు దగ్గర దగ్గర ఇందులో సగానికి సగం తగ్గించి చెప్పా వచ్చు ఓకే కాని ఏంటంటే ఇంత ప్రొఫెషనల్ ఉండరు అన్నట్టు మేము ఇప్పటి దాకా ఫైవ్ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ కూడా చేసాము మేమేం తప్పు చెప్పటం లేదు అన్నా మీకు పర్ఫెక్ట్ ఉంటుంది పని కూడా వర్కర్స్ అంతా మేము చూసుకుంటాం అన్నా మీకు అనవసరం అది మా ఫుడ్ అయినా ఏదైనా మేము చూసుకుంటాము ఎప్పుడు అయినా మీకు ఓవర్ టైం అవి చేసినప్పుడు మాత్రం అంటే ఇప్పుడు ఐదు వరకు దిగుతాం అనుకో డ్యూటీ ఫైవ్ దాకా నైన్ టెన్ లోపు ఇయా మాకు గుట్ట లెక్క సార్ అంటే మొత్తం కంప్లీట్ అయ్యేదాకా మాదే బాద్యత మీరు ఏంటంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ ల్యాక్ సెవెంటీ లోపు మేము డీల్ ఉంచుకుంటాము మీరు ఏమంటారో ఒకసారి కనుక్కుని చెప్పండి

సరే సార్ ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను మీరు బయట కనుక్కుని నాకు రేపు ఫోన్ చెయ్యండి ఓకేనా సార్ ఓకే సార్